నేను నా పన్నులను క్రమంగా తప్పకుండా చెల్లిస్తున్నాను కానీ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నా విద్యుత్ బిల్లు చెల్లింపుల వివరాలు నాకు కావాలి అంటే నేను ఎంత బిల్లు కట్టాను ఎప్పుడు కట్టాను అనే పూర్తి సమాచారం కావాలి దీనికోసం నేను విద్యుత్ బోర్డ్ బిల్లింగ్ విభాగాన్ని సంప్రదించి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నా విద్యుత్ బిల్లు చెల్లింపులు వివరాలు స్టేట్మెంట్ అడుగుతాను ఎందుకంటే నా దగ్గర గత సంవత్సరానికి సంబంధించిన బిల్లుల రికార్డు సరిగ్గా లేదు నాకు ఈ వివరాలు ఉంటే నా ఆర్థిక వ్యవహారాలను ట్రాక్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది అలాగే ఏమైనా తేడాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే నేను తప్పకుండా విద్యుత్ బోర్డు చెల్లు బిల్లింగ్ విభాగాన్ని సంప్రదిస్తాను ఈ సమాచారం నాకు చాలా అవసరం ఎందుకంటే నేను నా ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా ఉంచుకోవాలనుకుంటున్నాను భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గత రికార్డులను సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం అందుకే నేను ఈ పనిని తప్పకుండా చేస్తాను